హలో హలో మ్యామ్ అదే డాక్టర్ ఫీవర్ వచ్చింది మూడు రోజుల తగ్గట్లేదు అసలు ఏం పిలాలనిపట్టట్లేదు కాళ్ళు చేట్లు గుంజుతున్నాయి యూజ్ చేస్తన్నాాం డాక్టర్ ఆయినా అది వేసుకున్నంతవరకు తగ్గట్ తగ్గుతుంది తర్వాత తగ్గట్లేదు డాక్టర్ ఓకే ఓకే డాక్టర్ ఇంకా ఓకే ఓకే డాక్టర్